హలో నమస్కారమండి నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వస్తున్నానండీ వాటి గురించి వివరించాలి అని ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పోలాసీ కట్టిదాంమనుకుంటున్నాను అండి

మీ కుటుంబంలో ఎంత మంది ఉంటున్నారండి ఏంలేదు అండి ఈ పోలాసీలు మీ పిల్లలకి కూడా వర్తిస్తాయి ఇప్పటి నుండి మీరు వాళ్ళకోసం డబ్బులు జమచేయవచ్చు వారు పెద్దవారు అయినప్పటికీ వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం లేదా పెద్ద చదువులు చదవడానికి మీరు ఉపయోగపడతాయి మీ పిల్లల పేరుతో పోలాసీ అంటే అది పది పదిహేను సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు లాంగ్ టర్మ్ పోలాసీలు కూడా ఉంటాయండి లేదండి అందులో మనం కట్టేది పదిహేడు సంవత్సరాలు వరకు కడతామండీ తరువాత కట్టవలసిన అవసరంలేదు కంపెనీయే చూసుకుంటుంది అంతా కొంత సమయం పడుతుందండి అంటే లైక్ మూడు నెల్లు వ్యవధిలో ఇస్తారు సంవత్సరానికి మీరు కట్టేదానిబట్టి మూడు శాతం వడ్డీ వస్తుంది సరే అండి నా నెంబర్ చెప్తాను రాసుకోండి తొమ్మిది తొమ్మిది సున్నా రెండు మూడు ఐదు ఒకటి ఒకటి ఆరు ఏడు ఉంటానండి